నేను మా ఊరు నుంచి నగరానికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అందులో రోడ్డుమీద చాలా స్పీడ్ బ్రేకర్లు వేయడం దాంతోపాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనకి చాలా వరకు రోడ్లు బాలేదు దాంతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల సమయానికి మనం అనుకున్న సమయానికి వెళ్ళలేకపోతున్నాం దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది నేను చాలా వరకు ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను దాంతోపాటు రోడ్డు శానిటరీ చాలా అసలు బాలేదు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది నేను ఎదుర్కున్న సమస్యలు ఇవి